శుభోదయం గురువుగారు నేను వినీత్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను బాగున్నామండి మీరు బాగున్నారా అంటే వినీత్కి ఒక మూడు రోజులు సెలవు కావాలండి మేము మేము తీర్ధ యాత్రలకు వెళ్ళాలి అనుకుంటున్నాము అందుకే వినీత్కి ఒక మూడు రోజులు సెలవు కావాలి అనుకుంటున్నాము మీరు ఇ ఇవ్వగలిగితే అవును అంటే అవునవును వినీత్ వినీత్ వాళ్ళ తాతగారు చనిపోయారు సో వాళ్ళ వాళ్ళ అస్తికలు కాశీలో కలపాలి సో ఆయన కంపల్సరీ ఉండాలి అందుకే తీసుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం అవునవును మాకు కూడా తెలుసు కదండీ మేము కూడా పంపిస్తాము కానీ కొంచెం అత్యవసరము అందుకే తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము తీసుకెళ్తాం అవునవును ఓకే అండి ఓకే అండి పుస్తకాలు తీసుకెళ్తాము ప్రయాణ సమయంలో కొంచెం మేము మేము కూడా ఆయనకు తెలియజేస్తాము ఎలా ఎలా చదవాలి ఏంటి అని గైడ్ చేస్తాము ఒక త్రీ ఓకే ఓకే అవసరం ఉన్నప్పుడు మేము మీకు కాల్ చేసి సంప్రదిస్తాము ఓ ఓకే ఓకే అండి ధన్యవాదములు ఓకే